ఆ నమస్కారం అమ్మా చెప్పమ్మా ఆ నేనేనమ్మా రామ్మ కూర్చో కూర్చో చెప్పమ్మా ఏం పని మీద వచ్చారు మంచిదమ్మా ఏ తారీఖు పెట్టుకున్నారమ్మా డిసెంబర్ పన్నెండమ్మా చెప్తాను అంటే డేట్ ఎందుకు అడిగానంటే అమ్మా ఆ రోజు ఏమైనా మేము ఇలాంటి ఈవెంట్ ఏమైనా ఒప్పుకున్నామా అని చూడటానికి అడిగాను డిసెంబర్ నెలా అంటే చాలా కాలమే ఉందిలేమ్మా చేద్దాము నేను ఈ ఈ మేము చేసే కార్యక్రమాలు ఏంటంటే అమ్మా మీ ఇంటి దగ్గర ఇంటి దగ్గర టెంట్ వేస్తారు కదమ్మా అక్కడ డెకరేట్ చేస్తాము ఒకవేళ మీరు కల్యాణ మండపం బుక్ చేసుకుంటే అక్కడా డెకరేట్ చేస్తాము డెకరేషన్లు మళ్ళీ ఏంటిది కల్యాణ మండపం బుక్ చెయ్యడం మేమే చేస్తాము మీకు షామియానా కావాలంటే మేమే చూస్తాము అలా కాకుండా ఇంక భోజనం విషయానికి వచ్చినప్పటికీ మమ్మల్ని వండి తెచ్చేయమన్ తెచ్చేయమన్నా తెచ్చేస్తాము లేదు మీ ఇంటి దగ్గర మా ముందే వండాలంటే కనుక అక్కడ కూడా వండేలా మేము వంట మనుషుల్ని ఏర్పాటు చెయ్యగలము ఇదే కాకుండా మీకు పెళ్ళి కూతురు కానీ పెళ్ళి కొడుకు కారు కారు డెకరేట్ చెయ్యడము అలాగే వెల్కమ్ చెప్పడానికి కొంత మంది కొంత మందిని అక్కడ ఏర్పాటు చెయ్యటం ఇలాంటివి కూడా మేము చేస్తాము

చూద్దాము అంటే అదేలేమ్మా ఒక వారం ముందు అయితే కనుక మనం చూడాలి ఎందుకంటే కల్యాణ మండపం అనేది ఒక వారం ముందుగా చెప్పక పోతే మనకి అం అందవు మీ ఇంటి దగ్గర స్థలం అంటున్నారు కాబట్టి చూద్దాం ఒకటి నేను అనేది ఏంటంటే అక్కడ సరిపోకపోతే పార్కింగ్ గట్రా మీరు అన్ని చూసుకోవాలి వచ్చి స్టేజ్ ఒకటి వేసేసి రెండు మూడు కూర్చీలు పట్టేలా కాకుండా వచ్చే జనం అందరికి ఇబ్బంది లేకుండా ఉండాలంటే కొంచెం పెద్దగా ఉండాలి పెళ్ళి అంటున్నారు కాబట్టి కొంచెం బాగుండేలా చేసుకోవాలండి మాటరాకుండా

డెకరేషన్ చేద్దాము కాకపోతే ఒక మాట అనేది ఏంటంటే డెకరేషన్ మీకు ప్లాస్టిక్ పూలు ఉంటాయమ్మా లేకపోతే అప్పడికప్పుడు ఫ్రెష్ పూలు ఉంటాయి లేకపోతే బెలూన్ డెకరేషన్లు ఉంటాయి మీకు దానిలో ఏది చెయ్యమంటారు అది కూడా మీరు కొంచెం నిర్ణయం తీసుకోవాలి అది కూడా ఒక వారం ముందు సరేనమ్మా ఇంక నేను చెప్పాల్సినవి ఏమి లేవు మీకు ఏమైనా డౌట్లు ఉంటే చెప్పండమ్మా అంటే క్యాటరింగ్లో మీకు తప్పకుండా అమ్మా అది ఫ్రిజ్లో ఏం ఐటమ్స్ పెడదామని అనుకుంటున్నారు పన్నీర్ పప్పు వంకాయ ఇలా ఉంటాయి కదమ్మా గుత్తి వంకాయ ఈ అన్ని వద్దులెమ్మా అన్ని పెట్టకూడదు ఎందుకంటే సాంబారు ఎలాగో ఉంటుంది కాబట్టి ఒక రెండు కర్రీ రెండు కూరలతో ఆపేయాలమ్మా మీరు అన్ని పెడితే మీకు చాలా ఖర్చు అనేది చాలా ఎక్కువైపోతుంది మీకు ఇప్పుడు వంకాయ జీడిపప్పు ఒకటిను పప్పు కానీ పన్నీర్ కానీ వేసుకున్నాబాగానే ఉంటుంది నాన్వెజ్లో ఏం పెడదాం అనుకుంటున్నారమ్మా బిర్యాని చికేనా మటనా అని కూర ఏం పెడతారు కూర చికెన్ పెడతారా మటన్ పెడతారా అంటే బిర్యానిలో బిర్యాని చికెన్ బిర్యాని ఉంటుంది లేకపోతే మటన్ బిర్యాని అలా వేసుకోవచ్చు లేదు చికెన్ కూర మటన్ కూర వేసి ఉత్తి బిర్యానిగా వేసుకోవచ్చు అలా వేద్దాం అంటారా సరే సరే మేము ఒక వారం ముందు మీకు ఫోన్ చేస్తాము మీ నెంబర్ ఇచ్చి వెళ్ళండి మేము వారం ముందు మీ ఇంటికి వచ్చి ఇంటి ముందు ఏమైనా డెకరేట్ చెయ్యాలన్నా కానీ ఆ స్థలం ఏదో అన్నారు కదా అది చూసి సరిపోతుందా లేదా చూసి ఇవన్నీ చేద్దాం కొంచెం అడ్వాన్స్ ఏమైనా ఇస్తే మీ పేరు మీద డేట్ అనేది బుక్ చేస్తామండీ మీ ఇష్టమే అంటే ఐదు వేలు ఇచ్చినా పర్లేదండి సరేనండి ఒక రోజు నాకు ఒక వారం ముందు మీరు ఒక సారి మళ్ళీ తిరిగి ఇదిగోండి నా విజిటింగ్ కార్డ్ మీరు ఒక సారి గుర్తు చేస్తే కనుక మేము ఇద్దరు మనుషులు వచ్చి ఒక సారి అన్నీ చెక్ చేసుకొని కల్యాణ మండపం బుక్ చెయ్యడమో లేకపోతే ఇంటి దగ్గర చెయ్యడమో చేద్దామండి